హలో జిమ్ ట్రైనరా మాట్లాడేది యాక్చువల్గా మాకు అంటే నేను అండ్ మా ఫ్రెండ్ ఇద్దరం జాయిన్ అవుదాం అనుకుంటున్నాము సో అసలు ఎలా ఉంటాయి లైక్ ఏమైనా లైక్ డిస్కౌంట్స్ అవి ఏ లేదు ఇదే ఫస్ట్ టైమ్ మా ఫ్రెండ్ వెళ్లాడు ఆ చెప్పండి మా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళాడు నాకు ఇదే ఫస్ట్ టైమ్

బిగినర్స్కే యా బిగినర్ ఓకే నేను స్టూడెంటే

ఓకే అవును నాకు టైమింగ్స్ కూడా తెలియాలి టైమింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారు ఓకే ఇప్పుడు మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా ఒకటే బ్రాంచ్ ఓకే ఓకే మీకు ఒక్కటే బ్రాంచ్ ఉందా లేక బ్రాంచెస్ ఉన్నాయా ఓకే

అదే నాకు అప్పుడప్పుడు వీలు కాదు అందుకే బ్రాంచెస్ ఉన్నాయా అని అడుగుతున్నాను ఆహా ఓకే ఓకే అంటే బేసిక్గా ఎలా ఉంటాయో చెప్పగలుగుతారా లైక్ బేసిక్గా లైక్ ఏమంటారు ఫస్ట్ టైమ్ కదా ఓకే అవును అవును

ఓకే ఎప్పుడు రావచ్చు ఓకే మీరు ఉంటారా మీరుంటారా జిమ్లో లేకపోతే ఇంకేమైనా నెంబర్ ఇస్తారా ఎవరైనా ఓకే మీరు ఉంటారా ఓకే థ్యాంక్ యూ అండి